ఆ చెప్పండి అమ్మ అవునండి అంటే మీకు ఈ కోచింగ్ సెంటర్ ఎలా తెలిసిందండి తెలిసింది అమ్మ ఓకే ఇంకా ఏమన్నా నీ క్వాలిటీస్ చెప్తావా అమ్మ ఫుట్బాల్ గురించి చెప్తా అంటే ప్రాక్టీస్కి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా నీకేం ప్రాక్టీస్ చేస్తే నీకు ఏమేం చెప్పాలో ఓకే మార్నింగ్ యోగ ఎక్ససైజెస్ అలాంటివి ఏమన్నా చేస్తావా అమ్మ మీరు ఎక్కడ ఉంటారు అమ్మా మీ నేటివ్ ప్లేస్ ఏంటి విజయవాడ మరి నీకు ఇక్కడికి దూరం అవుతుంది కదమ్మా రాగలవా అంటే కోచింగ్ సెంటర్కి మీఇంటికి మా దగ్గర హాస్టల్ ఉందమ్మా నీది ట్రైనింగ్ పిరియాడ్ ఒక సిక్స్ మంత్స్ ఉంటుంది అంటే నీ నువ్వు చేసే దాని బట్టి అమ్మ నువ్వు ప్రెషర్ అయితే కొంచెం బాగా నేర్పించాలి కదా అంటే ఇది నీకే నీరి దీంట్లో ఏంటి అమ్మ మీరు డిగ్రీ ఎర్న్ చేయచ్చు అండ్ ఫుట్బాల్ డిగ్రీ ఎర్న్ చేయచ్చు మీ స్కిల్స్ పెంచుకోవచ్చు మీకు సర్టిఫికెట్స్ వస్తాయి సీపీఆర్ సర్టిఫికెట్స్ వస్తాయి ఎక్స్పీరియన్స్ ని గైన్ చేయచ్చు మీకు ఓకేనా అంటే ఓకే ఓకే మీరు ఇండియన్ ఫుట్బాల్ టీంలో జాయిన్ అవ్వాలి అంటే చాలా ఇదిగా అంటే చాలా న్యూ టు అంటే డైట్ కట్ట కావాలి కదమ్మా అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం అమ్మా అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం అంటున్నాం కానీ మాకు ఫోర్ రూల్స్ ఉన్నాయి అమ్మా రూల్స్ ఏంటి అంటే మార్నింగే లేవాలి లేపుతారు వచ్చి మీరు అంత మీరు అంటే ఆ ఫోర్కి అలా మార్నింగే లేచిన వెంటనే ఎక్సైజ్ నేర్పిస్తారు ఆ తర్వాత ఫుట్బాల్ మీకు దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది అమ్మ తర్వాత మీరు ఎలాగా స్టూడెంట్ కదా నీ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి సిక్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ మార్నింగ్ ఫోర్ టు సెవెన్ ఎక్సర్సైజెస్ టైం అన్నమాట సెవెన్ టు నైన్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్రెష్ అవ్వటానికి ఆ టైం యూస్ చేసుకోవచ్చు మీరు నైన్ వరకు మిగిలిన టైం మీకు ఫ్రీ పీరియడ్ అన్నమాట మీ ఇష్టము బయటికి కూడా వెళ్ళచ్చు టెన్ టు వన్ వరకు మాత్రం మళ్ళీ అది ఏంటి కోచింగ్ ఉంటుంది మీకు ట్రైనింగ్ ఉంటుంది తర్వాత వన్ నుంచి టూ వరకు ఏంటంటే ఫుడ్డు ఐ మీన్ లంచ్ పెడతారు తర్వాత టూ నుంచి ఫోర్ వరకు ట్రైనింగ్ జరుగుద్ది మళ్ళీ ఫోర్ టు ఐ మీన్ త్రీ వరకు త్రీ టు ఫోర్ ఏమో బ్రేక్ ఉంటుంది మళ్ళీ ఫోర్ టు సిక్స్ ట్రైనింగ్ ఫీస్ స్ట్రక్చర్ ఇంకా తెలియదు అమ్మా కనుకోని చెప్తాం అవును అవును అమ్మా అంటే ట్రైనింగ్కి వేరుగా పే చేయాలి దీనికి వేరుగా పే చేసుకోవాలి మీరు అంటే కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు కదా దగ్గర వాళ్ళు ఉంటారు ఇన్స్టిట్యూట్ లోనే హాస్టల్ అమ్మ ప్రసెంట్ ఒక ఫిఫ్టీ దాకా ఉన్నారు అమ్మ ఇక్కడి నుంచి అంటే టూ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఫిఫాకి మీరు మీరు చేసే దాన్ని బట్టి ఉంటుంది కదమ్మ మేం చెప్పేదాన్ని బట్టి కాకుండా అంటే మేము చెప్పాల్సింది మేము చెప్తాం చేయాల్సింది అంతా మీరు కదా ఇక్కడికి ఏమీ రావాల్సిన లేదు కానీ అమ్మ ఆన్లైన్ ట్రైనింగ్ పెట్టుకోవచ్చు ఒక వెబ్సైట్ చెప్తాను అందులో పెట్టుకోండి ఆ అవునమ్మ మీ ఫీజు పర్ మంత్కి ఫోర్టీన్ థౌసండ్ అమ్మా ఆ అవునమ్మా అంటే ఓన్లీ ఫర్ ట్రైనింగ్ ఆ విత్ అకామిడేషన్ అండ్ మీల్స్ కూడా మేము పెడతాము అది ఏంటి అంటే దాంట్లో మీరు కంప్లైంట్ చేయడానికి కుదరదు ఎందుకంటే మేము మీల్స్ డైట్ తగ్గటు పెడతాం అమ్మ ఆ మీరు వెజ్ ఆ నాన్ వేజ్ఆ ముందే చెప్పండి దాన్ని బట్టి కూడా అంటే ఫుడ్కి మనీ తగ్గిస్తారు వెజ్ అయితే కొంచెం తగ్గుతుంది ఎందుకంటే ఆ ఓకే ఆ ఓకే అమ్మ ఇంకా ఏమైనా

ఆ సరే అమ్మ టూ థౌసండ్ పే ఆ అవునమ్మా

అంటే నువ్వు సెలెక్ట్ అయితే నిన్ను నేషనల్స్ లోకి తీసుకోవడానికి మా వాళ్ళు చేస్తారు సరేనమ్మా ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేయి సరే సరే అమ్మ